నేను నా కుటుంబ సభ్యులతో పాటు రీసెంట్గా యాదగిరి గుట్టకు వెళ్ళాను మేము చాలా మందిమి ఉన్నాము సో కార్ కట్టుకుని అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్తున్నపుడు మా నాన్నగారు గుడి దగ్గర ఆపి కొబ్బరి కాయ కొట్టమన్నారు కొట్టాము కొట్టినాక మళ్ళీ మా ప్రయాణాన్ని కొనసాగించాము సంతోషంగా అక్కడ నుంచి వెళ్లే వెళ్ళేటప్పుడు మాకు ఒక బంకులో పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకుని అక్కడ నుంచి మళ్ళీ మా ప్రయాణాన్ని మొదలుపెట్టాము వెళ్తుండగా ఒక బిచ్చగాడు మా కార్కి అడ్డంగా వచ్చాడు మా నాన్నగారు చాలా అనుభూతితో అనుభవంతో కారుని మెల్లగా స్లో చేసి అతనికి దారి ఇచ్చి అతను వెళ్ళినాక మా నాన్నగారు ముందుకు సాగారు అది చూసి నేను ఎన్నో ఎంతో సందర్భంగా సంతోషించాను ఇంక అక్కడ నుంచి యాదగిరి గుట్టకు వెళ్ళాము యాదగిరి గుట్టకు వెళ్లినాక అక్కడ శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని చూసి మా మనసులు ఎంతో పులకరించాయి దాని కంటే ముందు మేము రెండు గంటల సేపు లైన్లో నిలుచున్నాము కానీ ఆ లక్ష్మి నరసింగ స్వామిని చూసాక రెండు గంటలు క్షణం ఆ రెండు గంటలు క్షణాలు కూడా మాకు చాలా ఈజీగా అనిపించాయి అక్కడ లడ్డూ ఎంతో రుచికరంగా ఉంది లడ్డూ తీసుకుని మేము మళ్ళీ మా కార్ దగ్గరికి వచ్చి తిని అక్కడ నుంచి శ్రీశైలం శ్రీశైలం మల్లన్న స్వామి టెంపుల్కి బయలుదేరాము అక్కడికి వెళ్ళేటప్పుడు మధ్యలో డిండి డ్యా మ్ అక్కడ ఆగి ఆ డిండి డ్యామ్ని చూసి మేము చాలా సంతోషించాము అక్కడ నుంచి మళ్ళీ శ్రీశైలం వెళ్ళేటప్పుడు శ్రీశైలం డ్యామ్ దగ్గర ఆగి ఆ డ్యామ్ యొక్క అందాలను చూసి ఆ అందాలతో పాటు మేము చాలా ఫొటోస్ దిగి అక్కడ ఆ నదిలో ప్రయాణించి చాలా ఎంజాయ్ చేసాము అక్కడ నుంచి మళ్ళీ వెళ్లి మళ్ళీ శ్రీ శ్రీశైలం మల్లన్న స్వామి టెంపుల్కి వెళ్ళాము మేము చాలా సేపు అంటే మార్నింగ్ వెళ్లి మా గుండ్లు చేయించుకుని కొంత మంది గుండ్లు చేయించుకుని అక్కడ నుంచి స్వామి వారి దర్శనానికి వెళ్ళాము అయిదు గంటలకు మేము దర్శనానికి వెళ్ళాము మాకు ఎనిమిది గంటలకు మాకు దర్శనం అయిపోయింది కానీ మా మా దేవుడిని చూసాక మా మనసు ఎంతో పులకరించింది ఆనందంతో అక్కడ నుంచి వచ్చి మళ్ళీ అక్కడ నుంచి తిరుపతికి బయలుదేరాము తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంకి బయలుదేరాము వెళ్ళేటప్పుడు మా టైర్ పంక్చర్ అయింది టైర్ని మేము కొద్ది దూరం మా దగ్గర స్టెపెనీ ఉన్నందుకు దాన్ని అక్కడికక్కడే మా నాన్నగారు మార్చి మా మా మార్చిన దాన్ని వెనక డిక్కీలో పెట్టి అక్కడ నుంచి మళ్ళీ ముందుకు సాగాము అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కింద మాకు రూమ్ కావాలని చాలా ప్రదేశాల్లో వెతికాము కానీ రూమ్ దొరకలేదు అయితే మేము మేము ఒక నిర్ణయం తీసుకున్నాం ఫస్ట్ అక్కడ నుంచి కొండ మీదకి వెళ్లి కొండ మీద కార్లోనే కొంచం కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత గుండం దగ్గరికి వెళ్లి స్నానాలు చేసి గుండు చేయించుకునే వాళ్ళు గుండు చేయించుకుని అక్కడ నుంచి దర్శనానికి బయలుదేరదాం అనుకున్నాం అలాగే మేము ఎలా అయితే అనుకున్నామో అలాగే జరిగింది అక్కడ నుంచి దర్శనానికి వెళ్ళాము కానీ మా దురదృష్టవశాత్తు అక్కడ మాకు టిక్కెట్లు లేనిచో మేము ఫ్రీ దర్శనానికి నిలబడాల్సి వచ్చింది ఆ ఫ్రీ దర్శనం లైన్ చాలా పెద్ద పెద్దగా ఉన్నది అక్కడ నుంచి దాదాపు పద్నాలుగు నుంచి పదిహేను గంటలు దర్శనానికి పట్టింది అయినా మేము వెనకడుగు వేయకుండా ముందుకు గోవిందా గోవిందా అంటూ ముందుకు సాగి చివరికి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకున్నాము చేసుకున్న తర్వాత మాకు ఫ్రీ లైన్లో నిలబడినందుకు ఒక లడ్డూ ఉచితంగా ప్లస్ మేము పైసలు పెట్టి నాలుగు లడ్డూలు కొన్నాము ఆ నాలుగు లడ్డూలలో సగం లడ్డూ తినంగానే మనసు ఎంతో ఆనందంగా అనిపించింది ఎందుకంటే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం మాకు దొరికినందుకు అక్కడ ఆ లడ్డూని తీసుకుని మళ్ళీ మేము ఇంటికి వెళదాం అని మా కార్ దగ్గరికి వచ్చాము కానీ కార్ కార్ మీద చాలా చెత్త పడి ఉన్నది సో అక్కడ నుంచి మేము ఆ కార్ని దులుపుకుని గోవిందా గోవిందా అంటూ మెల్లగా కిందికి వచ్చి అలా ఒక నైట్ అండ్ వన్ డే ఇట్స్ ఆల్మోస్ట్ థర్టీన్ అవర్స్ ట్రావెల్ చేసి ఇంటికి వచ్చాము